విజయనగరం జిల్లాలో నిరుద్యోగులు అనేవారు ఎక్కువుగా ఉన్నారు ఇంకా ఈ ఐటీ జాబులు కనీసం కాని జాబులు కాని బ్యాంకింగ్ జాబులు కూడా ఉన్నాయి గవర్నమెంట్ జాబులు కన్నా ప్రైవేట్ జాబులే ఎక్కువగా ఉన్నాయి ఎక్కువ షాపింగ్ మాల్స్లో చేస్తున్నారు హోటల్స్లో ఇలాంటి రకరకాల ఉద్యోగాలు చేస్తున్నారు విజయనగరం జిల్లాలో జీవనోపాధి అనేది సాధిస్తున్నారు ప్రజలైతే గవర్నమెంటు ఉద్యోగం కోసం ఇష్ట పడుతున్నారు కానీ అందరికీ రావడం లేదు దీనివల్ల చాలామంది ఇబ్బందులు పాలవుతున్నారు ఇంకా ఎక్కువగా చూసినట్లయితే అందరికీ బ్యాంకింగ్ మీద చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అలానే ఎడ్యుకేషన్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు షిప్పింగ్ షాపింగ్ మాల్లో ఎక్కువగా చేస్తున్నారు లేబర్ వర్క్ కూడా చేసుకుంటున్నారు వైద్యంలో కూడా ఎక్కువగా ఉన్నారు హాస్పిటల్లో కూడా ఎక్కువగా చేస్తున్నారు ఇటువంటి చేసిన చేసినప్పటికీ నిరుద్యోగ యువత ఎక్కువగా ఉన్నారు